నేను ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఫిజికల్ ట్రాకర్ ఉపయోగించాను దీనివల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా మనం రోజులో నేను అవలంబించింది ఏంటంటే శాంసంగ్ ఫోన్ నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను ఆ ఫోన్లో హెల్త్ అని అని ఒక ఫిజికల్ ట్రాక్టర్ని నను ఉపయోగించాను దానితో నేను ప్రతీరోజు ఎంతసేపు నడవాలనుకుంటున్నానుో ఎంతసేపు పడుకోవాలో ఎంతసేపు ఏమేమి ఎక్ససైజులు నేను చేయా్యాలో అటువంటి అనేకమైన వీడియోల్ని అనేకమైన నేను ఎంతసేపు ఎలాగ ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలో నా ఫిట్నెస్ని నేను ఎలాగా కాపాడుకోవాలో ఇటువంటి అనేకమైన అంశాలని ఆ ట్రాకర్లో పెట్టుకుని వాటి ద్వారా నేను ఎంతో లబ్ధి పొందుతున్నాను ఇలాగా టెక్నాలజీ అనేది మరింత చేరువులో మనకి అనేక రకాలుగా ఉపయోగపడడం వల్ల ఈ టెక్నాలజీ యుగం ఎంతో ఉపయోగపడుతున్నాయి దీనివల్ల నేను ఎంతో లబ్ధి పొందుతున్నాను ఈ ట్రాకర్లో ఉన్న ముఖ్యంగా ఉన్నా ఏంటంటే నేను నా ప్రతి అడుగు నా అడుగు అడుగులు నా అడుగు సంఖ్య ఎంత ఉంది నేను రోజుకి ఎన్నో అడుగులు నడుస్తున్నాను అని నాకు తెరుపుతుంది అలాగే నేను ప్రతిదినము ఎంతసేపుపడుకుంటున్నాను ఏ రోజు నేను ఏ ఏ ఎంతసేపు పడుకుంటున్నాను ఏ సమయానికి అలారం పెడుతున్నాను ఆ సమయానికి నేను ెగుస్తున్నానా లేదా ఆ సమయానికి నేను బద్దకిస్తున్నానా లేదా అలాగే కొన్నిసార్లు నేను ఎంత న అడుగుతున్నాను నా ఆహార అలవాట్లు ఎలా ఉంటున్నాయి ఆ ఆహార అలవాట్ల వల్ల నేను ఎంతగా నా హెల్త్ని నేను కాపాడుకోగలుగుతున్నాను అనే అటువంటి అనేకమైన అంశాలల్లో నాకు ఈ శాంసంగ్ హెల్త్ ట్రాకర్ నాకు ఎంతో ఉపయోగపడుతూంది ప్రతి రోజు నేను ప్రతీ నెలకి వారానికి నేను ఎంతగా ఆ రోజున చేశాననిని అనేక సార్లు చూ చూడవచ్చు నేను ఇంకా నా ఫిట్నెస్ని ఎలా కాపాడుకోవాలి ఎలా మెరుగుపరుచుకోవాలి ఇంకా ఎంత ఆరోగ్యంగా ఉండాలి చెడ్డ వాటిని జంక్ ఫుడ్ని నేను తినకుండానని నేను ఎలా కాపాడుకోవాలి ఉండడంలో ఈ ట్రాకర్ అనేది నాకు ఎంతో సహాయపడుతుంది